హలో టే టేలర్ లక్ష్మీ గారేనా అండి మీ షాప్లో ఏమేమి వస్త్రాలు ఉన్నాయి మామూలుగా టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు డ్రస్లు ఏ ఎంతలో ఉంది ఏ సిల్క్ ఐటమ్స్ మామూలుగా చిన్న పిల్లల డ్రస్లు

మళ్ళీ మా వారికి టీషర్ట్లు తీసుకోవాలి సరే ఏ ఎంతలో ఉంటాయి అండి

మాములుగా లుంగీలు మాములుగా టీషర్ట్లు కాకుండా షర్ట్లు కుట్టినవి కూడా ఉన్నాయా మ్యాడమ్ మళ్ళీ రెడీమేడ్ ఉన్ కాటన్ లుంగీలేనా అండి కాటన్ లుంగ్

హలో చీరలు ఉన్నాయా అండి పట్టు చీరలు అవి ఎంతలో ఉన్నాయండి ఏ కలర్స్ ఉన్నాయి అన్నీ కలర్స్ ఉన్నాయా

ఇంకా తక్కువలో లేవా మ్యాడమ్ సరే అండి మా ఫ్యామిలీలు మొత్తం వస్తాం అండి మ్యాడమ్ సరే సార్ సరే మ్యాడమ్